చెప్పండి సార్ మీకు ఏమి కావాలి ఇక్కడ ప్యారడైజ్ రెస్టారంట్లో చాలా పాపులర్ది ఉన్నాయి అందులో మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా నాన్ వెజ్జా అయితే ఇందులో చాలా రకాలలైనా జంతువులవి ఉన్నాయి ఎలా అంటే చికెన్ ఉంది మటన్ ఉంది ఇంకా చేపలు అవి ఉన్నాయి రొయ్యలు కూడా ఉన్నాయి ఇందులో మీకు ఏ జంతువుకి సంబంధించినవి కావాలి వెజ్లో అంటే బిర్యానీ చాలా పేరు పొందినవి ఉంటాయి బిర్యానీ చాలా పేరు పొందినవి ఉంటాయి అందులో మటన్ బిర్యానీ ధమ్ బిర్యానీ అయితే చాలా ఇష్టపడి తింటారు అందరు ఒక ప్లేటు రెండు వందల యాభై అండి సింగల్ మూడు ప్లేట్లా సరే వీటితో పాటు ఇంకా ఏమన్న కావాలా సార్ రావడానికి ఒక ఐదు నిముషాలు పడుతుంది అండి జ్యూస్ అంటే చాలా రకాలు ఉన్నాయి అండి ఇక్కడ ఫేమస్ అయిన జ్యూస్లు కూడా ఉన్నాయి ఎలా అంటే ఫ్రూట్ మిక్స్ ఉంది మ్యాంగో జ్యూస్ ఉంది ఇంకా ఆపిల్ జ్యూస్ ఉంది ఇంకా ద్రాక్ష రసం కూడా ఉంది మీకు కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి మీకు జ్యూస్కి పదులు కూల్ డ్రింక్స్ కావాలంటే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ద్రాక్ష కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ కోకా కోలా మాజా ఫ్రూటీ స్లైస్ ఇంకా చాలా ఉన్నాయి వీటిలో మీకు ఏమి కావాలి సరే అండి సరే థమ్స అప్ చిన్నది చాలా అర లీటర్ చాలా లీటర్దా సరే అండి మీకు బిర్యానీతో పాటు ఇంకా కొన్ని కూరలు కూడా వస్తాయండి ఎలా అంటే గ్రేవీ వస్తుంది

బిల్లు ఒక ప్లేటు రెండు వందల యాభై థమ్స్ అప్ నూట ఇరవై అండి ఇక్కడ ఏడు వందల యాభై బిర్యానీ ఇంకా థమ్స్ అప్ ఏమో నూట ఇరవై అండి ఇంకా మళ్ళీ ఏదో ద్రాక్ష రసం అడిగారు కదా తాగడానికి అంతవరకు

ఒకటి ముప్పై రూపాయలు సరే అండి నేను తీసుకు వస్తాను